నేను భారతీయ మీడియాల గురించి కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మన మీడియాలో మంచి మరియు చెడు ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు అద్భుతమైన పని చేస్తున్నాయి అవి సంబతం సంబంధితమైన మరియు సరైన వాస్తవాలను అందించడం పై దృష్టి పెడుతున్నాయి అవి ప్రజలను అవగాహన మరియు సమాచారంగా ఉంచడంలో సహాయ పడుతున్నాయి ఐతే ఇతర మీడియా సంస్థలు కూడా ఉన్నాయి అవి కేవలం హెడ్లైన్లను చేయడం లేదా ప్రజలను బయపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి అవి తరచుగా తప్పుడు సమాచారామే వ్యాప్తి చేస్తాయి లేదా వాస్తవాలను వక్రీకరిస్తాయి నా అభిప్రాయం ప్రకారం భారతీయ మీడియాలోని కొన్ని ప్రధాన ముఖ్య సమస్యలు పార్టీ పార్టీ భావం కొన్ని మీడియా సంస్థలు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ లేదా వర్గానికి అనుకూలంగా ఉన్నాయి వారు వారి అభిప్రాయాలను ప్రోత్సహించడానికి వారి వార్తలను ఉపయోగిస్తారు హెడ్లైన్ జంపింగ్ కొన్ని మీడియా సంస్థలు హెడ్లైన్లను చేయడం పై చాలా దృష్టి పెడతాయి వారు వారి వార్తలను అతిశయోక్తి చేయడానికి లేదా అసత్యమైన కథలను చెప్పడానికి హెడ్లైన్లను ఉపయోగిస్తారు తప్పుడు సమాచారం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తాయి వారు తరచుగా వారి వార్తలను నిర్దారించడానికి తగినంత పరిశోధన చేయరు నేను నమ్ముతున్నాను ఈ సమస్యలు పరిష్కరించడానికి మనం కొన్ని విషయాలు చేయవచ్చు మీడియా విశ్వనీయతను మెరుగు పరచాలి మీడియా సంస్థలు తమ వార్తలను నిర్దారించడానికి మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండడానికి బాధ్యత వహించాలి ప్రజలు మీడియాను మరింత విమర్శనాత్మకంగా చూడాలి ప్రజలు మీడియా నుండి వచ్చే సమాచారాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయాలి మరియు తమ సొం సొంత పరిశోధన చేయ్యాలి ప్రభుత్వం మీడియాను నియంత్రించకూడదు ప్రభుత్వం మీడియాను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి హానికరం ప్రభుత్వం మీడియాకు మద్దత్తు ఇవ్వవచ్చు కాని దానిని నియంత్రించకూడదు నేను భారతీయ మీడియా మెరుగుపడే అవకాశం ఉందని నమ్ముతున్నాను కొన్ని ప్రసిద్ధ వార్తా పత్రికలు మరియు వార్త ఛానల్స్ వార్త పత్రికలు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే వార్త ఛానల్స్ సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి సీబీఎన్ ఎన్టీవీ లాంటివి ఛానెల్స్ కూడా ఉన్నాయి